అవును మేడం చెన్నై ట్రావెల్ ఏజెంటే అండి మీకు ఏ విధంగా సహాయపడగలను అండి ఓకే మేడం మీరే డిసైడ్ అయ్యారా అండి ట్రిప్ ఎక్కడికి వెళ్తారు ఏంటి అని లేకపోతే మేం మేం డిసైడ్ చేయమంటారా అండి టోటల్గా ఎంతమంది వెళ్తారు మేడం టోటల్ టెన్ మెంబెర్స్ మేడం ఓకే ఏ డేట్న అండి ట్వంటీ ఫిఫ్త్న వెళ్తా మేడం ఓకే అండి అయితే మ్య మీరు అంటే కార్ కన్నా మినీ వ్యాన్ బెస్ట్ మేడం ఎందుకంటే టెన్ మెంబెర్స్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది అలాగే ముంబై అంటున్నారు కాబట్టి అలాగే కొంచెం మనం ప్లేసెస్ గట్ట తిరుగుతూ ఉంటాం కాబట్టి బస్ బెటర్ మేడం ఎందుకంటే వెనకాల ఏజ్డ్ పీపుల్స్ ఉన్న ఎవరున్న మళ్ళీ రెస్ట్ తీసుకుందాం అనుకున్న బస్లో కాళ్ళు అయి అలాంటోల్లోకి వెనకల బెడ్ బెడ్స్ కూడా ఉంటాయి సో మీరు ట్రావెలింగ్ అనేది బాగా చూసుకుంటూ వెళ్ళవచ్చు మేడం అంటే మేం తీసుకెళ్ళే రూట్లు కూడా బాగుంటుంది మేడం అది ముంబై వైపు వెళ్ళేది టోటల్గా మీరు మాములుగా అక్కడ స్టే చేస్తారా మేడం లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారా అండి ఓకే మేడం ఫుడ్ అకామడేషన్ మేము చూస్తామండి అలాగే మీకు ఇందులో ఫుడ్ అకామిడేషన్ కూడా ఈ ట్రావెల్ బడ్జెట్లోనే మీకు ఇన్వాల్వ్ అయి ఉంటుంది మేడం టోటల్గా మీకు ఎంత అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది అలాగే మీరు ఎంత మంది వచ్చారు మళ్ళీ ఎక్కడెక్కడ మాములుగా టోటల్గా టూ వీక్స్ ట్రిప్ ఎంత పడుతుంది మొత్తం ఆ బడ్జెట్లోనే ఉంటుంది మేడం అలాగే మీకు అక్కడ రెసి అక్కడ మీకు ఉండడానికి స్టే గట్ట చేయడానికి మీకు ఏమైన రూమ్స్ గట్ట బుక్ చేయాలా మేడం లేకపోతే మీరే బుక్ చేసుకుంటారా అండి ఓకే మేడం ఏసీ యా మేడం నాన్ ఏసీ అండి ఓకే మేడం అది మినీ బస్సు ఫుల్ ఏసీ మేడం సెంట్రల్ ఏసీ మీకు కావాలంటే మీకు మీరే అడ్జెస్ట్ చేసుకోవచ్చు లోపల మీకు కూలింగ్ ఎక్కువ కావాలా హైగా కావాలా లోగా కావాలా ఏసీ అనేది మీరే బుక్ మీరే అడ్జెస్ట్ చేసుకోవచ్చు లోపల అదే మీకు అక్కడ ఉన్న రూమ్స్ కూడా మంచి ఫైవ్ స్టార్ ఉన్న రూమ్స్లోనే మీకు రెసిడెన్సీ పెడతాం మేడం ఓకే మేడం మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు రాసి పెడతానండి ఓకే మేడం మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు మీకు మీకు ఫార్వర్డ్ చేస్తానండి మీకు అంత ఓకే అయితే నాకు ఓకే మేడం షెడ్యూల్ మొత్తం కార్ ఫోటో ఇది మా డ్రైవర్ ఫోటో మొత్తం ఫొటోస్ అన్ని మీకు తీసి పంపిస్తాం అండి మీరు మంచి మీరు అంత ఓకే అయితే మళ్ళీ నాకు రిప్లై ఇవ్వండి మేడం నన్ను కాంటాక్ట్ అవ్వండి మేడం ఓకే థ్యాంక్ యూ మేడం